నేను రీసెంట్గా ఇయర్ రింగ్స్ అనేవి కొన్నాను అవి డిజైన్ చాలా అంటే చాలా బాగుంది లక్ష్మీదేవి బొమ్మ వచ్చి కిందన పూసలు స్టోన్ వర్క్ చాలా నీట్గా ఉంది క్లారిటీగా ఉంది డిజైన్ కూడా ప్రైస్ కూడా మనకి నచ్చే విధంగానే ఉంది మనం కొనే ఇయర్ రింగ్ అనేది దాని వెయిట్ చాలా లైట్ వెయిట్ అనమాట చాలా అంటే చూడగానే అసలు పట్టుకునేటప్పుడు వెయిట్ లేదు అదే విధంగా మనం ఆ పెయింటింగ్ అనేది కూడా క్వాలిటీతో ఉంది సిజెడ్ అంటారు కదా అదే సిజెడ్ క్వాలిటీలో చూడటానికి డే ఆర్ నైట్ ఈ రెండు టైమ్లో కూడా మనం దాన్ని యూస్ చేసేలా ఉన్నాయి సైజు సైజు కూడా మనకి కన్వీనెంట్ అలానే పెద్దవి కాదు చిన్నవి కాకుండా నీట్గా అఫీషియల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనేవి అలాగే డిజైన్స్ మంచి మంచి డిజైన్ ఉంది ఎంత బాగుందో డిజైన్ అంటే ఒకసారి చూసామంటే రెండోసారి కూడా మళ్ళీ అదే షాప్లో తీసుకోవాలి అన్నట్టు ఉంది లక్ష్మీదేవి బొమ్మలు ఇంకా మంచి మంచి ఇయర్ రింగ్ బెంగాలీ రింగ్స్ అలాంటివి కూడా మంచి మంచివి అనేవి ఉన్నాయి నేను ఎక్కువగా యూ వాడుతూ ఉంటాను అందుకే చెప్తున్నాను ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిజైన్స్ మనకి సరిపడే వెయిట్ ఉంటున్నాయి